నమస్కారము అండి మొబైల్ ఫోన్స్ కావాలి అండి ఏమేం మోడల్స్ ఉన్నాయి అండి ఒక్కొక్కటి ఎంత పడుతుంది అండి

అవునా అండి తగ్గించర అండి ఏమి వన్ ప్లస్ తీసుకుందామని అనుకుంటున్నాను అండి అహా ఎంత అండి డబ్బులు పెట్టే తీసుకుందాం అనుకుంటున్నాను అండి మరీ అంతేనా అండి

తీసుకుంటాను అండి రెండు వేలు తగ్గియండి కొంచం అదే నండి చెవులో పెట్టుకుంటారే అవి ఉన్నాయా అంటే ఫోన్లతోనే వస్తాయి అనుకుంటా కదా అండి అవి రావా అవునా అండి ఇప్పుడు మళ్ళీ అవి అయితే ఖర్చు పెట్టుకోని మళ్ళీ కొనాల అండి విడిగా ఫోన్కి రావా అంటే ఇంత ఇంత డబ్బులు పెట్టి కొంటున్నాం కదా అవునా ఇప్పుడు ఎంత పడుతుంది అంటారు అండి అయితే అది ఇది కలిపి అంటే వెయ్యి రూపాయలేమో చెవిలో పెట్టుకునెవా అండి

మోడల్ బాగుంటుందా అండి సరే అండి ఇవ్వండి ఆ ధన్యవాదాలు